నేను ప్రయాణించాలనుకున్నప్పుడు ప్రయాణం భద్రంగా సుఖంగా ఉండేలా చేసుకోవడానికి ముందుగా నేను ఒక పరిశోధన చేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏ సమయంలో వెళ్తున్నానో తెలుసుకుంటాను అలాగే ప్రయాణించే ముందు వాతావరణం కూడా ఎలా ఉందో తెలుసుకుంటాను అలాగే నాకు అవసరమైన ఆ టికెట్లు ఆ లాగేజు మొదలగునవి సిద్ధంగా ఉంచుకుంటాను అలాగే నేను వెళ్లే స్థానంలో ఏదైనా ప్రయాణం హెచ్చరికలు లేదా భద్రత సలహాలు గురించి కూడా నేను తెలుసుకుంటాను నా ప్రణాళికని కూడా నేను రూపొందించుకోవడానికి నేను ఎక్కడికివెళ్తున్నానో ఏం చేయాలనుకుంటున్నానో ఒక ప్రణాళిక అనేది నేను ముందుగానే సిద్ధం చేసుకుంటాను అలాగే నా సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి నాకు ఇది చాలా సహాయపడుతుంది అయితే నా ప్రణాళికలలో ఆ కొంత స్థితిస్మాకతను కూడా ఉంచుకుంటాను ఎందుకంటే ప్రయాణంలో ఎలా ఎప్పుడూ ఆ ప్రణాళిక ప్రకారం జరగవు అనమాట అలాగే నేను సురక్షితంగా ఉండడం కోసం నా వస్తువుల పైన లగేజ్ పై నేను ఒక కన్ను వేసి ఉంచుతుంటాను ఒంటరిగా ఎప్పుడు ప్రయాణించడానికి ఇష్టపడను నాతోపాటు తోడుగా ఎవరో ఒకరిని తీసుకెళ్తుంటాను ముఖ్యంగా రాత్రిపూట అలాగే నాకు తెలియని వ్యక్తులతో నా వ్యక్తిగత సమాచారాన్ని నేనెప్పుడూ పంచుకోను అత్యవసర పరిస్థితులు కోసం ఒక ప్రణాళికను ముందే నేను కలిగి ఉంటాను అలాగే నా ప్రయాణం సౌకర్యవంతంగా ఉండడం కోసం నేను నా దుస్తు దుస్తులను నాకు సౌకర్యవంతంగా ఉండేలా ఉండేటటువంటివి నేను ధరిస్తాను అలాగే నాకు అవసరమైనటువంటి మందులను నేను నాతో పాటు తీసుకుంటాను నేను ప్రయాణించాలినుకునేటప్పుడు నాకు వినోదం కోసం చదువుకోడానికి ఏదైనా పుస్తకాలు లేకపోతే ఫోన్లో సినిమా చూడడం వంటివి నేను చేయడానికి ఇష్టపడతాను ముఖ్యంగా నేను ఎక్కువగా ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడానికె ఇష్టపడతాను అలాగే నేను ప్రయాణం చాలా ఎక్కువగా ఆనం ఆనందించడానికి ఒక అవకాశం ఎందుకంటే నేను ప్రయాణించడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాను కొత్త అనుభవాలను అలాగే కొత్త స్థలాలను చూడడానికి ఇష్టపడతాను అలాగే నా ప్రయాణం గురించి నేను ముందుగా మా ఇంట్లో వాళ్లతోగానీ స్నేహితులతోగానీ ఎవరికో ఒకరికి నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఎప్పుడు తిరిగి వస్తానో ఎ సమయంలో తిరిగి వస్తాను అనేది ఈ విధమైన ప్రణాళికని నేను వేసుకుంటాను